స్టాంపులు నాణాలు రాళ్ళు సేకరణ మొక్క యొక్క విద్యాసంస్థ సంబంధిత విలువలు ఏంటి అంటే స్టాంపులు అయినా సరే నాణాలు అయినా సరే రాళ్ళు అయినా సరే వాటిని సేకరించడంలో ఉన్న ఒక విశేషమేంటంటే వాటి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు ఒకప్పుడు అవి ఎంతో విలువలైనవి కా కాబట్టే మనం ఇప్పుడు వాటిని సేకరిస్తున్నాము వాటిలో అప్పుడు వాటి వాడకమైన సరే వాటి ఉపయోగం అయినా సరే ఎంతో అద్భుతంగా ఉండేది జనాలు వాటిని ఎంతో గొప్పేట్టుగా గొప్పదానిగా చూసేవారు కాబట్టి ఇప్పుడు ఇప్పుటి కాలంలో వాటికి ఎంతో మనం విలువ ఇస్తున్నాము అది విలువలు ఇవ్వడానికి కారణం అప్పటి కాలంలో అవి ఎంతో ప్రసిద్ధి చెందినవి కాబట్టి ఈ కాలానికి అవి ఇంకా వాటి ప్రిసిద్ది చెందుతూ ఉంది వాటి గొప్పతనం ఇంగా పెరుగుతూ వస్తుంది నా వరకైతే స్టాంపులు నాణాలు ఎంతో అమూల్యమైనవి ఇంకా ఎంతో గొప్పనైనవి నేను ఒకప్పుడు నేను నా నాణాలు ఒకప్పుడు కాలం బ్రిటిష్ కాలానివి ఇంకా ఒకప్పుడు మన భారతదేశం మొదటిలో ఉన్న రూపాయి బిళ్ళలు ఇంకా ఆటాణా బిల్లలు నా దగ్గర ఇంకా సేకరించి ఉంచుకున్నాను ఎందుకంటే అవి చూడడానికి ఎంతో అద్భుతంగా ఎంతో దృఢంగా ఎంతో మం చూడడానికి ఎంతో శిల్పి చక్కడం కూడా వాటిని ఎంతో అద్భుతంగా చెక్కారు వాటి డిజైన్లు కూడా ఎంతో చూడచక్కగా ఉంటాయి ఒకప్పటి కాలానివి కూడా మన దగ్గర ఉన్నాయి అంటే అవి ఎంతో గొప్పగానే మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా కాని పాతవి ఎప్పుడైనా కాని బంగారంతో మనం పోలుస్తాము ఎందుకంటే ఆ నాణాలు ఆ స్టాంపులే మనం ఎక్కడి నుంచి వచ్చాము మన గుర్తిం గుర్తింపుని మనకి అవి ఇస్తూ ఉంటాయి ఒకప్పుడు మన బ్రిటిష్ కాలంలో వాడే నాణాలైనా సరే బ్రిటిష్ కాలం తర్వాత వాడిన నాణాలు స్టాంపులు అయినా సరే వాటికి ఇప్పుడు మన ఇప్పుడున్న కాలంలో వాటికి ఎంతో డిమాండ్ బయట మార్కెట్లో ఉంది వాటికి ఉన్న ఒక కాలం ఇంకా వాళ్ళకు ఉన్న ఒక ఖరీదు అయినా సరే ఎంతో ఎక్కువగా ఉంది ఇప్పుడు వాటిని మనం దగ్గర ఎంతో ఉంచుకున్నామో కానీ అవి ఎంతో గొప్పదైనవని మనం చూసిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవచ్చు ఒకప్పుడు మన తాతాలు ముత్తాతలు వాటిని దాచిపెట్టినప్పుడు దాని విలువ ఎప్పటికీ పెరగలేదు అనుకోవచ్చు కానీ ఇప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది అలానే మనం ముందు వచ్చే తరాలకు కూడా ఈ నాణాలు ఈ స్టాంపులను చూపించి మన ఒకప్పుడు మన భారతదేశ గురించి మనం వాళ్ళకు ఒక సూచన అయినా సరే వాళ్ళకుగొప్ప గొప్పగా మంచిగా గొప్పగా మనం భారతదేశం గురించి ఈ స్టాంపులు ఈ నాణాలు గురించి వాటి ప్రసిద్ధి గురించి మనం వారికి చెప్పవచ్చు ఎప్పుడైనా సరే మనకి నాణాలు ఈ స్టాంపులు మనతోనే ఉంచు ఉంచుకోవాలి ఎందుకంటే అవి మనతో ఉంటే నలుగురికి అయినా సరే వాటి విలువలు వాళ్ళ అవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా తయారు చేశారు ఒకప్పుడు అవి తయారు చేయడానికి ఏమేమి వాడేవారు ఇప్పుడు అవి ఇవి తయారు చేయడానికి ఏం వాడుతున్నారని మనం జనాలకైనా సరే మనవాళ్ళకైనా సరే తెలిసేటట్టు మనం చేయొచ్చు స్టాంపులు ఒకప్పుడు వాడడానికి కారణాలు లెటర్లు పోస్ట్ చేయడానికి వాడేవారు కానీ ఇప్పటి కాలంలో లేఖలు రాయడం ఎంతో తక్కువ అయిపోయింది స్టాంపుల వాడకం కూడా చాలా తక్కువ అయిపోయింది స్టాంపులు అయినా సరే లెటర్లు అయినా సరే చాలామందికి ఎక్కువ పిల్లలకి ఇప్పుడు ఉన్న కాలం పిల్లలకి వాటి ఉపయోగం కూడా తెలియదు నేను నా నేను ఒక్కసారి కూడా నా జీవితంలో లెటర్ స్టాంపుని వాడలేదు మా స్కూల్లో ఇచ్చిన ఒక ప్రాజెక్టుతో సాయంతో స్టాంప్ అంటే ఎట్లా ఉంటుంది అని తెలుసుకున్నాను అలాగే నాణాలు అయితే మా ఇంట్లో ఎన్నో నాణాలు ఒకప్పుడు కాలానివి ఉన్నాయి నాకు ఎంతో ఇష్టమైన నాణంలో ఒకటి యూరోపియన్ కాలంలో చెందిన ఒక నాణం అది ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉంటుంది అది యూరోపియన్ క్వీన్ సింబల్తో ఎంతో చూడచక్కనగా ఉంటుంది నా దగ్గర ఇలాంటి స్టాంపులు స్వీకరించలేదు ఈ ఈ స్టాంపులు నాణాలు స్వీకరించడంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ముందున తరాలకి ఎప్పటికైనా సరే వీటి విలువ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి విద్యా సంస్థలైనా సరే కాలేజీ కళాశాలైనా సరే వీటి విలువలు విద్యార్థులకి అలానే యువతకి తెలిసేటట్టు ఎప్పుడూ మనం ఉండాలి అలానే వాటిని కాపాడుతూ అలానే మన విలువలు ఇంకా మన సంపదని కాపాడుకుంటూ మనం ఉండాలి